చెప్పండి మ్యామ్ ఒకసారి స్లిప్ ఇస్తారా

దీనిలో ప్యారాసిటమాల్ రాసిచ్చారు అది ఒక పది టాబ్లెట్లు రోజు మింగడానికి అలాగే డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చున్నారు జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు మింగడానికి మీకు ఏమైనా బీపీ షుగర్ అలాంటివేమైనా ఉన్నాయా

అదేమి లేదా సరే ఇక్కడ ప్లాస్మా టెన్ అనే ఒక టాబ్లెట్ రాసిచ్చున్నారు అది మీకు బీపీ తగ్గుతుందని అనిపిచ్చినప్పుడు దాన్ని మింగండి అండి ఇక జలుబు దగ్గు ఇలాంటివేమైనా ఉన్నాయా

ఒక సిరప్ రాసిచ్చున్నారు దగ్గుకి అవి ఉదయం పూట సాయంత్రం పూట మింగండి త్రాగండి టాబ్లెట్సు మూడు పూటలా వేసుకోవాలి అది కూడా తినేసిన తరువాత ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది మాత్రం మీకు జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మింగండి ఈ ప్యారాసిటమాల్ అయితే రోజు మింగండి మూడు పూటలా ఈ టాబ్లెట్స్ అనేవి ఒక పది రోజులకి రాసిచ్చున్నారు ఈ అవి తిన్నాకే తిన్నాకే వేసుకోవాలండి ఒకవేళ ఈ పది రోజుల్లో కానీ తగ్గకపోతే మీరు మళ్ళీ డాక్టర్కాడికి వెళ్ళి చూపించుకోండి వీటి బిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది ఇదిగోండి మీ చేంజ్ ఇస్తున్నాను మీరు హాయిగా ఉండండి